నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా సొంత ఊళ్ళోనే జన్మించినా ఉన్నా అక్కడనే ఉన్నా కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఆంధ్రా అక్కడ ఏంటంటే మనం మాట్లాడే మాండలిక భాషలను అక్కడ మాట్లాడే మాండలికల భాషలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇంకా ఇక్కడ ప్రాంతీయ భాష ఇక్కడ ప్రాంతం అక్కడ ప్రాంతం చాలా వేరువేరుగా ఉంటాయి ఇక్కడ మాట్లాడే ప్రతీ మాటకి అక్కడ మాట్లాడే ప్రతీ మాటకి చాలా వే వేరుగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళ ప్రాంతంలో ఎక్కువగా రాగం తీసి మర్యాద ఇచ్చి వాళ్ళ యొక్క మాండలిక భాషలలో మాట్లాడుతూ ఉంటారు ఆ మాండలిక పదాలు అన్నింటినీ మన మన సైడు మనకి తెలియదు ఎక్కువగా వాళ్ళు వద్దు వల్ల మన సైడు వద్దు అని అంటాం కానీ వాళ్ళ సైడ్ వల్ల అని అంటారు అలా కొన్ని మాండలికాల మాటలన్నీ మనం అర్థం చేసుకోవడానికి మనకు సమయం పడుతుంది నేను అక్కడికి వెళ్ళిన తరువాతకి మా అమ్మమ్మ ఉండి ఇక్కడ రా అక్కడ ఎందుకు వెళుతున్నావు అని మనం అంటాము కానీ వాళ్ళు ఇటురా అమ్మాయి ఎటు వెళుతున్నావు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ మాటలే ఎట్లా అంటే చాలా మర్యాదగా ఉంటాయి అదే తెలంగాణలో అయితేనేమో చాలా మాటలు ర్యాష్గా ఇచ్చేసి పడేస్తారు అన్నమాట ఇంకా మా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటారు చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ప్రక్కన ఒక చిన్న చిన్న ఊరు చిన్న పల్లెటూరు వాళ్ళు బంజారా వాళ్ళు అయితే అక్కడ వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాండలికల భాషలు మనం మాట్లాడే మాండలికల భాషలు చాలా వేరుగా ఉంటాయి ఇంకా వాళ్ళు వాళ్ళ బంజారా లాంగ్వేజ్లో వాళ్ళ యొక్క భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంకా మనం మనకు నచ్చిన మాండలికల భాషలో మనం మాట్లాడుకుంటాము ఇంకా తెలుగు మాండలికల గురించి అయితే ఎక్కువగా ప్రతీ ఒక్కరూ చెప్తుంటారు అంటే మనం మాట్లాడే ప్రతీ పదంకి ప్రతీ ఒక్క దానికి అర్థం అనేది ఉంటుంది ఇంకా వాళ్ళు మాట్లాడే దానికి గూడా సేమ్ అర్థం ఉంటుంది కాకపోతే భాషలు మాండలికాలు మాత్రమే చాలా వేరుగా ఉంటాయి ఇంకా ఎన్నో రకాల ప్రాంతీయ వాళ్ళు వాళ్ళ యొక్క మాండలికాల భాషల్లో మాట్లాడుకుంటారు అట్లా కొంత మంది లంబడి వాళ్ళు అని చెప్పేసి ఎరకల వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ యొక్క మాండలిక భాషల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ భాష మనకు అర్థం కాదు ఇంకా మనకి అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ అది మనకు అర్థం గాదు ఇంకా అట్లా కొన్ని అదే మన సైడు మా ఇంటి దగ్గర అంటే మా డిస్ట్రిక్ట్లో సంబంధించిన మా పక్క డిస్ట్రిక్ట్ నారాయణపేట డిస్ట్రిక్ట్ అక్కడ వాళ్ళది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళది కూడా చాలా వేరుగా ఉంటుంది అక్కడ వాళ్ళు ఏమో ఎరుక అంటారు అదే మనము అయితే తెలుసు అని అంటాము అట్లా అట్లా ఒక కొన్ని మాండలికాల భాషల గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి ఇంకా ప్రతీ ఒక్కరూ ఎక్కడెక్కడ రాష్ట్రాల వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాంతాల వాళ్ళు వచ్చి మనతోని మాట్లాడినప్పుడు మనకి అది ఆ యొక్క మాండలిక భాష అనేది మనకి తెలియదు అందుకోసం అనే నేను ఆ భాష నేర్చుకోవాలి అని నేను కూడా వాడాలి అని చెప్పేసి మరింత నేర్చుకుంటున్నాను